హలో హలో గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యామ్ ఓకే మేడం ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీరు చెప్పినవి మెడిసిన్స్ అన్నీ ఈ మెడిసిన్స్ అన్నీ మా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్ ఉన్నాయి మ్యామ్ ఉన్నాయి

ఇప్పుడు ఈ సిరప్ ఇంకా కాఫ్ సిరప్కి అయితే మొత్తం త్రీ హాండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఈ మెడిసిన్స్కి అయితే మూడు వందలు పడుతుంది ఈ మెడిసిన్స్కి అయితే ఇవన్నీకి ఒక టూ ఫిఫ్టీ వరకు రెండు వందల యాభై వరకు పడుతుంది మ్యామ్ హలో మ్యామ్ మెడిసిన్స్ వరకు అయితే టూ రెండు వందల యాభై వరకైతే డబ్బులు పడుతున్నాయి మ్యామ్ సిరప్కి మూడు వందలు అవును మ్యామ్ అవి ప్రొద్దున సిరప్ అయితే ప్రొద్దున సాయంత్రం వేసుకోవాలి ఆ మందులు అయితే మూడు పూటలు వేసుకోవాలి

అంతే మ్యామ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం ఉండవు లేదు లేదండి వీళ్ళు మీకు డిస్కౌంట్ వేసే ఇంత రేట్ పడుతుంది మీకు దీంట్లో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ